మా ప్రాంతంలో నాకు బాగా తెలిసిన రాజకీయ పార్టీలు ప్రధానంగా రెండు తెలుగుదేశం పార్టీ మరియు భారతీయ జనత పార్టీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీల నాయకులు స్థానికంగా బాగా ప్రాచుర్యం పొందారు ఉదాహరణకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రడ్డి గారు నాయకత్వం వహిస్తున్నారు ఆయన ప్రభుత్వం ద్వారా అమలువుతున్న సంక్షేమ కార్యక్రమాలు చాలా వరకు ప్రజలకు మేలు అందిస్తున్నాయి అందులో ముఖ్యంగా అమ్మఒడి అనే స్కీమ్ ద్వారా పేద కుటుంబాలకు వివిధకు సహాయంమవుతుంది అలాగే రైతులకు రైతు భరోసా వృద్ధులకు పెన్షన్ ఇంటికి నిర్మాణానికి పక్కా ఇల్లు వంటి కార్యక్రమాలు మా ప్రాంతంలో అమలు చేయబడ్డాయి ఇది ప్రజల్లో మంచి అభిమానం తెచ్చుకున్నాయి తెలుగుదేశం పార్టీ కూడా కొన్ని కాలాల పాటు మా ప్రాంతంలో శక్తివంతంగా ఉండేది వారి పాలనలో చేపట్టిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి పనులు రోడ్లు నీటి సరఫరా వంటి ప్రజల జీవిత ప్రమాణాలను మెరుగుపరచాయి ఇలా చూసుకుంటే ప్రతీ పార్టీ తనదైన విధానాలు ఉంటాయి కానీ అవి ప్రజల అవసరాలు తీర్చేలా ఉండాలి తెలుగుదేశం పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి పనులు రోడ్డు నీటి సరఫరా వంటివి ప్రజల జీవిత ప్రమాణాాలన్ని ఎంతో మెరుగుపరచాయి వైఎస్ఆర్సిపి అమ్మఒడి అనే స్కీమ్ ద్వారా పేద కుటుంబాలకు విద్యకు సహాయం అందుతుంది అలాగే రైతు భరోసా రైతులకు వృద్ధులకు పెన్షన్ ఇంటికి నిర్మాణానికి పక్కా ఇల్లు వంటి కార్యక్రమాలు అమలు చేయబడ్డాయి ఇవి ప్రజల్లో మంచి అభమానాన్ని తెచ్చుకున్నాయి ఈ విధంగా స్కాలర్షిప్లు ఉద్యోగ అవకాశాలు ఆరోగ్య సేవలు అందించడం ఇవన్నీ చూసి నేను ఓటు వేయడంలో నాయకున్ని ఎన్నుకోవాలని ఆలోచన చేసుకుంటాను